సార్ ఏసు పాదం సార్ మీ గురించి మీరు మాట్లాడండి చిన్నప్పటినుండి ఐదో తరగతి వరకు నేను చదివినాను అప్పటాల్ నుంచి నిలిచిపోయి మా సేను సేను వ్యవసాయము చేశాను వ్యవసాయమును చేసి పెండ్లి అయినాక ముగ్గురు బిడ్డలు పుట్టారు ముగ్గురు బిడ్డలు ఇద్దరు ఆడపిల్లలకాయలు ఒక మగ బిడ్డ ముగ్గురు బిడ్డలు నేను కాపాడినాను కాపాడి పెద్ద బిడ్డగా చేసి వాళ్ళ ముగ్గురిని పెళ్లి చేశాను వాళ్ళు ముగ్గురికి పెళ్లి చేసి ఇప్పుడు వాళ్లు పెద్ద బిడ్డ పెద్ద వాళ్లకి బిడ్డలు పుట్టారు వాళ్లు ఇప్పుడు బాగానే ఉండారు నేను ఇప్పుడు వయసు అయ్యింది కాబట్టి ఇప్పుడు నేను ఏ పని పనికి పోయేటానికి వీళ్ళు లేకుండా ఇంట్లో ఉన్నాను ఇప్పుడు నన్ను దేవుడే నన్ను కాపాడవచ్చు ఇకను నేను క్రైస్తవ బిడ్డను నేను పెద్దవాడను అయితే నన్ను అందరూ మతిస్తారు అందరూ నన్ను బాగా చూసుకుంటారు గుడిలో కూడా అవును ఏ ఎటువంటి పరిస్థితుల్లో నేను ఎక్కడికి పోయేది లేదు ఇప్పుడు ఏ పనికి పోయేది లేదు ఇంటికాడనే ఉంటాను ఇంటికాడనే మా కొడుకు మాకు అన్నం పెడతాడు నేను అన్నం తినుకుని ఇంటి దగ్గరే ఉంటాను ఆవులు కూడా లేదు నేను మేపటానికి మేపితే కూడా నన్ను అది విడుదల విడు లాక్కొని పోతుందని నేను మేపేది లేదు ఉండాది ఒక దూడ అది దాని దగ్గరికే పోయేది లేదు అవును వాడే మేపుకుంటాడు వాడే చేసుకుంటాడు మా కొడుకే మా కొడుక్కు గొడ్లు తెచ్చాను గొడ్లు తెచ్చి వేసినాను అది బాగుందని ఇంకో ఒక జత తెమ్మన్నాడు ఇంకో ఒక జత తేవాలని ఉండాను ఇంకను నా భార్యను నా భార్య నన్ను ఇప్పుడు నన్ను చూసుకుంటుంది నన్ను బాగా చూసుకుంటుంది నా భా భార్య లేకపోతే నేను లేనే లేదు అంతవరకు నేను ఇప్పుడు నన్ను కాపాడిన దేవుడు దేవుడే కాపాడుతున్నాడు నేను దేవున్ని దేవుడే మన దేవుడే మన తండ్రి తల్లి అంతయు దేవుడే అని నేను సమకూర్చుకున్నాను ఇప్పుడు వ్యవసాయం చెయాలంటే నీళ్ళు నిండు తల్లారుగా ఉంది ఇంకను వర్షం కురిసినట్లయితే మాకు నీళ్లకు లేకుండా బాగా పండుతుంది వర్షము పడినాక అది దాంట్లో ఒక మూట ఒక ఒక మూట తీసి గుడికి పెడతాను గుడికి పెట్టి పెట్టినాక అనాక మేము వడ్లను అమ్ముకుంటాము లేకుంటే దంచుకుని మేము తీ అన్నం చేసుకుని మేము తింటాము అంతే అంతే కాని ఇక ఏ పని చేయలేను నేను ఏ ఇప్పుడు ఏ పని చేసేదానికి లేకుండా ఇంటి కాడనే ఉన్నాను దేవుడే నాకు దిక్కు ఎవ్వరు దిక్కు లేదు అని నేను ఎప్పుడు చూసిన దేవుడున్నే మొక్కుకొని నేను ఉంటాను ఇంకనూ నాకు నీవే నాకు తోడైయుండి నన్ను కాపాడును గాక ఎందుకు నీవే నన్ను ఆశీర్వదించుము కరుణించుము కాపాడుము ఎప్పుడు నీవు నన్ను తోడు నీడగా ఉండి నాకు ఎలాంటి ఆపదలు ఇబ్బంద్దులు ఇరుకులు జగడములు తొందరలు లేకుండా కాపాడుము మా వ్యవసాయం నందు నివే అంతా తోడై యుండి వారి మనసులు మార్చుము వాళ్ళు నీళ్ళు వదలక నిండా సుట్టూ ఉంటుంది వాళ్ళు మనసు మార్చుము ఇంటికాడ ఎన్నో గొడవలు ఉంది ఆ గోడవలును కూడా నివే సమాధానం సేయు తండ్రి అని నిన్నే వేడుకుంటున్నాను నివే దాన్ని సమాధానం చేసి అందరూ కలిసి మెలిసి ఉండగల భాద్యతను అనుగ్రహించుము అవును తండ్రి ఇదిగో మాకు నిండా కష్టంగా ఉంది నీళ్ళు డబ్బులు లేక నిండా అవస్తగా ఉంది డబ్బులు సహాయం చేయవలసింది నువ్వే నువ్వు లేకుంటే మేము లేదు నువ్వే పుట్టించినావు పోషించినావు కరుణించినావు కాపాడినావు ఇంతవరుకు కాపాడింది కాదు ఇకను నువ్వే తోడు నీడగా ఉండి కాపాడాల్సిందిగా వేడుకుంటున్నాను అవును తండ్రి నువ్వు ఎట్లా చేసినాను నీ ఇష్టమే ఏ విధంగా చేసినా నీ ఇష్టమే నీవే నన్ను ఆశీర్వదించుము చిన్నప్పుడు చిన్నప్పుడు నువ్వు ఎట్లా నన్ను పె పెంచినావో అదే విధముగా ఇప్పుడు నన్ను చూసి పెంచుకోవాల్సిందిగా కోరుచున్నాను నీవే స్వామి నీకంటే ఎవరున్నారు అది నీకే తెలుసు అన్ని నన్ను సృష్టించిన దేవుడు నువ్వే సర్వం సృష్టించిన దేవుడవు నువ్వే అని నేను తెలుసుకున్నాను అయితే నాకు ఎలాంటి ఆపదలు ఇబ్బందులు ఇరుకులు జగడలు తొందరలు లేకుండా కాపాడవల్సిందిగా నువ్వే అవును తండ్రి నిన్ను వేడుకుంటూ రాత్రిం పగళ్ళు నిన్నే వేడుకుంటున్నాను నీవే నాకు తోడునీడగా ఉండి కాపాడుము నీకంటే వేరే దిక్కే లేదని నిన్నే నీ కాళ్ళ మీద పడి వేడుకుంటున్నాను నీ ఆలయంలోని వచ్చి నిన్నే అడుగుతున్నాను నీవే దేవుడవు నీవే తండ్రి నీవే తల్లి అన్నగా అంతయు నీవే అని నిన్ను కాళ్ళ నిన్నే వేడుకుంటున్నాను తండ్రి నాకు నాకు ద నిండా చాలా ఇదిగా ఉంది కష్టంగా ఉంది నా కష్టం నీవే తీర్చాలి నేనేమి చేస్తున్నానో అది నీకే తెలుసు నేను నా మనసులో ఉండేది నీకే తెలుసు నాకు నిండా ఇబ్బందిగా ఉంది నడవటానికి ఇబ్బందిగా ఉంది తిరగడానికి ఇబ్బందిగా ఉంది నా అన్నం తినాల అది తినాలంటే కూడా ఇంకా కష్టంగా ఉంది నాకు ఉండే కష్టాలు నీకే తెలుసు నాయన నీవే నన్ను ఆశీర్వదించుము నీవే నన్ను కరుణించుము నీవే నన్ను కాపాడుము నన్ను పుట్టించినావు కాని నన్ను పోషించినావు ఇంతవరకు పుట్టించినది కాదు ఇకను నువ్వే తోడు నీడగా ఉంటూ నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నన్ను కాపాడవలసిందిగా వేడుకుంటున్నాను నిండా కష్టంగా ఉంది నడవటానికి పోవటానికి రావటానికి కాళ్లు నిండా కష్టంగా ఉంది అదంతయు నీవే బాగు చేయాలి బాగుండాలి ఎందుకు స్వామి నాకు ఇలాంటి కష్టాలు ఇస్తున్నావు నాకెందుకు నేనెందుకు ఇంత బాధలు పడాలి నీవే తీసుకొని పోవు నేను తయారుగా ఉన్నాను అంతే స్వామి నాకు తెలిసింది ఇంతే నువ్వు ఏమి చేసినా నీ ఇష్టం నాకు ఏమి కష్టం ఇయ్యద్దు నేను ఉన్నంతవరకు నీవే తోడు నీడగా ఉండు నీవే నన్ను కాపాడు నీవే నన్ను తోడునీడగా ఉండు నీవే ఆశీర్వదించుము నీవే నన్ను కాపాడవలసినదిగా నిన్నే కోరుకుంటున్నాను తండ్రి నీవే నాకు దిక్కు నీవే నాకు తండ్రి నీవే నాకు అంతయు నీవే సర్వము సృష్టించిన దేవుడవు నీవే నేను అంతయు తెలుసుకున్నాను నిన్ను గురించి నీవే నన్ను కరుణించుము అని వేడుకుంటున్నాను నాకు ఇలాంటి బాధలు పెట్టద్దు నాయన నాకు ఎలాంటి నొప్పులు వ్యాధులు వ్యాధులు బాధలు ఇదంతా పెట్టద్దు అంతయు నాకు సమృద్ధిగా ఇవ్వు నాకు ఒంట్లో ఉండే అనారోగ్యం తీసివేయుము ఆరోగ్య బలము శక్తిని ఇయ్యుము తండ్రి నేను నిన్ను నిన్నే ఆశీర్వదిస్తాను నిన్నే వేడుకుంటాను నీకు తగిన నీకు తగిన శిక్ష నాకు తగిన శిక్ష ఇవ్వద్దు నాయనా శిక్షలు నేను అనుభవించను నాకు సత్య సమాధానము ఇయ్యండి తండ్రి మా ఇంటి కాడ గొడవలు అదంతయు తీసుము తీర్చి సత్య సమాధానముతో మనుషులను మార్చుము నాయన మాకు నిండా కష్టంగా ఉంది నన్ను బాధగా ఉంది దాన్నంత తీర్చి సత్య సమాధాన పరుచు నాయన అవును తండ్రి దిక్కులేని బిడ్డ దేవుడే దిక్కని నిన్నే నమ్ముకున్నాను నాయనా నమ్మిన బిడ్డను చేయు వదలక నమ్మకద్రోహం చేయ్యద్దు తండ్రి అవును తండ్రి నాకు ఉండే కష్టం నష్టం అంతయు నీకే తెలుసు నీవు పుట్టించిన దేవుడవు నీకు తెలుసు నీవే తండ్రివని నేను వేడుకుంటున్నాను ఇంకను నేను చేసిన తప్పులు పాపములు ఎన్నో ఉంటుంది చిన్నప్పటు అదంతయు నీవు తొలగించి ఇప్పుడు నన్ను ఆశీర్వదించి నీ వద్దకు చేర్చుకొనుము నీవే దేవుడవని నేను వేడుకుంటున్నాను నిన్నే నీవే నన్ను కాపాడుము నీకంటే ఎవరున్నారు నాకు నీకే తెలుసు ఏ ఏ ఎవరు ఏం చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు నేను ఏమి చేస్తున్నాను నేను ఎట్లా ఉండాను ఎట్ల గొడ్లు వస్తుంది ఇదంతయు నీకే తెలుసు నాయన నీవే నన్ను పుట్టించిన దేవుడవు ఎందుకు నీకు తెలియదు అంతా తెలుసు అని తెలిసే నన్ను ఈ మాదిరిగా పెట్టావు నీ సత్య సమాధానంతోనే ఉండాలి నాయనా నాకు అన్ని నా నా ఒంట్లో ఉండే అవయవమంతా నీవే ఆశీర్వదించి తాకి నాకు సత్య సమాధానాలు ఇవ్వు తండ్రి సమాధానం ఇచ్చినట్లయితే నేను నీ బిడ్డగా మెలుగుతాను నీ బిడ్డగా ఉంటాను ఈ సాతాను శోధనలో నన్ను తరమద్దు నాయన సాతాను శోధనలోకి పోతే నేను నీవే నన్ను త దూరం చేస్తావని నీ కాళ్ళమీద పడి వేడుకుంటున్నాను నేను ప్రార్థిస్తున్నాను అందుకు నేను అది నన్ను ఆశీర్వదించుము నన్ను కరుణించుము నన్ను కాపాడుము నాకు ఎలాంటి బాధలు వద్దు నాకు ఇంకను ఏం బాధలు స్వామి ఇంకా డెబ్భై వయసులయిపోయినాక ఇంక నేను ఏ పని చేయలేను నాయన ఏ పని చెయ్యకుండా నేనే ఇంటి కాడనే ఉన్నాను నాకు ఇంటికాడా ఎవ్వరు ఏమీ అడగ కూడదు కాని భార్య కాని ఎవరు కాని నీవు పో ఎక్కడకి పోకుండా ఎవరు ఇక్కడ ఏం చేస్తావు అని చెప్పకూడదు నాయన అందరూ సత్య సమాధానమతోనే నాకు అన్నం పెట్టాలి